ఎస్ సార్ చెప్పండి ఎవరు అవునండి చెప్పండి సార్ అవును సార్ నాకు రేపు లోడ్ కావాలి సార్ అంటే నీ నీ నీ ఓకే సార్ అది ఎన్నున్నాయో ఐటమ్ నాకు చెప్తే నేను చెప్తాను అంటే మీరు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి మీ దగ్గర మొత్తం ఓకే ఓకే అవన్నీ పంపించేయండి సార్ పర్వాలేదు ఎన్ని కేజీలు ఉన్నా పంపించేయండి వెయిట్ చెప్పండి సార్ మీరు ఎంత చెప్తారు ఫస్ట్ అవునులెండి ఒకవేళ ఓకే సార్ కానీ ముప్పై వేలు ఎక్స్ట్రా అయినా ట్రాన్స్ఫర్ మీరు పెట్టేసుకోండి సార్ అవునులెండి సార్ కానీ ముప్పై వేలు ఇస్తున్నాం కదా అంటే మొత్తం లోడ్ అంతా కలిపి కాబట్టి మీరు పెట్టుకుంటే బాగుంటుంది కదా అనేసి ఓకే ఓకే సార్ అయితే నేను రేపు మార్నింగ్ పంపిస్తాను సార్ నాకు మార్నింగ్ కల్లా కావాలి నేను బేగా పంపిస్తాను టూ కల్లా పంపిస్తాను ఎర్లీ మార్నింగ్ అలాగేనండి నేను సాయంత్రం పంపిస్తాను ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్